స్కూల్లో నాకిష్టమైన సబ్జెక్టు బయాలజికల్ సైన్స్ సామాన్య శాస్త్రం ఎందుకంటే సామాన్య శాస్త్రంలో ప్రతి ఒక్కటి ఇప్పుడు చూసుకోండి ఇంటర్లో బైపిసి అందులో బాటని జువాలజీ ఇవి రెండూ ఉంటాయి కాని ఇది అలా అది వృక్షశాస్త్రం జంతుశాస్త్రం ఈ రెండు వేరువేరుగా ఉంటాయి అదే స్కూల్లో సామాన్య శాస్త్రం మాత్రం అటు జంతువుల గురించి ఇటు మొక్కల గురించి ఇటు పశువుల గురించి అన్ని కలుపుకొని స్కూల్లో ఉండే బయాలజీ శాస్త్రం ఎంతో చక్కగా ఉంటుంది అందుకే నాకు బయాలజీ శాస్త్రం అంటే చాలా ఇష్టం అది నా స్కూల్లో బయాలజీ శాస్త్రం అంటే ఇంకా చాలా ఇష్టం అందుకే నేను ఇంటర్లో బైపిసి తీసుకోవడం జరిగింది బయాలజీ శాస్త్రం అంటే ఇష్టం అని కాదు కాని పిచ్చ అని చెప్పగలను ఎందుకంటే ఒక డాక్టర్ అవ్వాలంటే ఎలాంటి బేసిక్స్ తెలిసి ఉండాలి అది మన స్కూల్ నుండి నేర్పిస్తారు దాన్నిబట్టే మన ఇంటర్లో బైపీసీ అంటే ఇంట్రెస్ట్ ఉండాలంటే ఫస్ట్ మన స్కూల్లో బయాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండాలి సో నాకు ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని ఒక డ్రీమ్ కాబట్టే నేను ఎప్పటినుండి బయాలజీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేవాడిని సో అందువల్ల నేను ఇంటర్లో కూడా బైపీసీ తీసుకోవడం జరిగింది నా ఇం డిగ్రీ కూడా ఇప్పుడు బీఎస్సి బయోటెక్నాలజీలో కొనసాగుతున్న దానికి కారణం ఏంటంటే నా స్కూల్లో నాకు బయాలజీ అదే సామాన్య శాస్త్రం మీదున్న ఇష్టం వల్లనే నేను ఇక్కడ దాకా రాగలిగాను సో ఇష్టపడటానికి రీజన్ మాత్రం అది మనుషుల గురించి మొక్కల గురించి జంతువుల గురించి ఎలా బతుకుతాయి వాటి జీవనం ఎలా ఉంటుందని చెప్పగలగడమే నాకు ఇష్టం